మా ప్రాంతంలో పర్యాటక ప్రాంతం అంటేనండి బీద్కూర్ బీచ్ ఉంది అండి కాకపోతే ఏంటి అంటే బీచ్లో కాస్తంత స్నానాలకి వచ్చేవాళ్ళు వాళ్ళో వీళ్ళో కూసింత ఆలోచించుకునే జాగ్రత్తగా చిన్నపిల్లలు గట్టా అంతా కూడా కూసింత మరి వెనక ముందు ఆలోచించుకొని వస్తూ ఉండండి తలవంచి ఇది ఎందుకంటే మరి జీవితాలతో ముడిపడి ఉన్న యాపారం కాబట్టి ఇది సముద్రం చుట్టుపక్కల అనేది కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారి నీళ్ళతో ఆహారము కాబట్టి ఎప్పుడు గమ్మున లోపలికి లాక్కెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి అది అంతా ఒడ్డునే ఉండి మరి వాళ్ళు ఏం చేస్తున్న చేసుకుంటే బాగుంటుంది మరి అదే విధంగా మరి ఇక్కడ అయితే అద్భుతమైన వాతావరణం ఉంటుంది కోనసీమ వాతావరణం కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఇవన్నీ కూడా మరి చాలా చక్కగా ఉంటాయి అండి మరి అదే విధంగా మరి బీచ్ సరిహద్దుల్లో అయితే గుర్రాలు గిర్రాలు మళ్ళీ మంచి సందడి సందడిగా మంచి ఆనందకరంగా ఆహ్లాదకరంగా వినోదభరితంగా ఉండటం అనేది మరి విశాల అదే మరి గోదారి అందాలు అంటేనే మరి ప్రకృతి అందాలని తనివి తీర ఆస్వాదించాలన్నా మరి మరి మా పేరుపాలెం వస్తే అన్నింటికీ కూడా పెట్టింది వేరే అండి పేరుపాలెం అనేది ఇంకా వాళ్ళు బీచ్కు పెట్టింది పేరు